ఎవరండి అవునండి ఏ ఫ్రూట్స్ వచ్చాయి అమ్మ సీడ్లెస్ గ్రేప్స్ ఎలాగమ్మ కేజీ తొంభై రూపాయలు అమ్మ బాగుంటుంది కానీ మరి రేట్ ఎక్కువ లాగా ఉంది యాభై రూపాయలకు ఇస్తారా కేజీ ఒక కేజీ ఇవ్వండి అరవై రూపాయలకు యా ఆపిల్స్ ఆపిల్స్కు ఆపిల్స్ కూడా తీసుకుంటాం అవి ఒక కేజీ తీసుకుంటాం చూడండి మరి తగ్గించి ఇవ్వండి సరే సరే అండి అవి ఎలాగ అండి నూట ఇరవై రూపాయలు కేజీ అండి వంద రూపాయలకు ఇవ్వండి లేవ్ మరి ఇరవై రూపాయలు తగ్గించాను కదమ్మ వంద రూపాయలకు ఇమ్మంటున్నాను కదా ఇంకా ఇది వాటర్మిలాన్ ఉందామ్మ అదొ అది ఒకటి ఇవ్వండి సరే అండి అది మూడు చాలు లేండి

సరే సరే అమ్మ సరే సరే అమ్మ మంచిది అమ్మా